అవునండి మీరెవరండి అవునండి మొన్నే అయ్యింది అవునండి ఏంటండీ నేను బీటెక్ వెళదాం అనుకుంటున్నానండి ఇంట్లోకి ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు కదా బీటెక్లో చాలా ఉంటాయి అవునండి ఒకే అండి మాట్లాడండి ఎమ్పీసి తీసుకున్నానండి ఇంట్రెస్ట్ ఉందండి

అవునండి

అవునా అండి ఇప్పుడైనా సిచ్యుయేషన్లో బాగున్నాయండి కాలేజ్లు కలికాలంలో అన్నీ బాగానే ఉన్నాయండి ఒకే అండి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మంచి విధ్య చెప్తారా అండి మీకు తెలిసిన కాలేజీలో ఏమేమి మంచివి

మినిమం ఒక రెండు సంవత్సరాలుగా వింటున్నాను ఎస్ఆర్కే కాలేజ్ బాగుందని అదే జాయిన్ అవుదామనే అనుకుంటున్నాను అవునా అండి

ఏంటండీ సరే అండి

అవునండి ఒకసారి నేను కూడా వెళ్ళి ఆ కాలేజ్లో సంప్రదించి దాన్ని బట్టి వివరాలన్నీ తెలుసుకుని జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఏమో మా చూట్టాల వాళ్ళందరు చూసి చెప్పారు బీటెక్ చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది మంచి ఉద్యోగ సదుపాయాలు ఇంకా రాబోతున్న అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆ కోర్స్ చెయ్యడం వల్ల అన్నారు అందుకనే ఒకసారి దాని గురించి మీకు తెలిసినంత చెప్పండి

సరేండి ఒకసారి నేను మా ఇంట్లో వాళ్ళని సంప్రదించి మీకు మళ్ళీ ఒక సారి కాల్ చేస్తాను నేను సరేండి మా స్నేహితులకి కూడా ఈ వివరాలు తెలియచేస్తాను నేను చాలా ధన్య వాదాలండి సరేండి